మా ఊరిలో ఎవరికి అయినా పాము కరిస్తే మా గ్రామస్తులు ముందుగా పసరు లాంటిది ఏదైనా పూసి తాడుతో గట్టిగా పాము కరిచిన చోట కడుతారు తర్వాత దగ్గరలో ఉన్న ప్రథమ చికిత్స కేంద్రానికి కానీ ఆసుపత్రికి కానీ తీసుకు వెళ్తారు అప్పుడు అక్కడి వైద్యులు తనని కరిచిన పాము ఏ విధమైన పాము అనేది అంచనా వేసి ఆ పాము కరిచిన వ్యక్తికి ఇంజక్షన్ చేస్తారు అలాగే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు